నేను పెయింటింగ్ అనేది మా స్కూల్లో నేర్చుకున్నాను మా స్కూల్లో పెయింటింగ్ కోసం సపరేట్గా క్లాసులు ఉండేవి దానికి దానికి సపరేట్గా మనీ కూడా కట్టేవారు మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ క్లాసులు చెప్పేవారు ఇలా చెప్పినదంతా హోంవర్క్ ఇంటికి ఇచ్చేవారు ఇలా చేయడం వల్ల నాకు పెయింటింగ్ అనేది చాలా బాగా నేర్చుకున్నాను ఇంకా చెప్పాలంటే ఆగస్టు పదిహేనున పెయింటింగ్ కాంపిటేషన్ అనేది జరిగింది అందులో నేను పాటిస్పేట్ చేశాను నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నేను అందులో ఇల్లు పెయింటింగ్ వేశాను పచ్చని చెట్లు నది సూర్యుడు కొండ్లు అని అన్ని వేశాను చాలా బాగా వచ్చింది పెయింటింగ్ మా సార్ కూడా నన్ను మెచ్చుకున్నారు ఇంకా పెయింటింగ్ వల్ల నాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి